తెలుగు భాష ఒక శక్తివంతమైన సాధనం ఇది తెలుగువారి గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించడానికి మరియు ప్రచారం చేయడానికి ఉపయోగించవచ్చు తెలుగు భాషలో అనేక గొప్ప కళాఖండాలు సాహిత్యం సంగీతం మరియు నృత్యం ఉన్నాయి ఈ కళాఖండాలు తెలుగువారి చరిత్ర సాంస్కృతి మరియు సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి తెలుగు భాషను సంరక్షించడం ద్వారా మేము ఈ కళాఖండాలను సంరక్షించడం మరియు తెలుగువారి గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని భవిష్యత్తు తరాలకు అందించడం సాధ్యపడుతుంది తెలుగు భాషను ప్రచారం చేయడం ద్వారా మేము తెలుగువారి సంస్కృతి మరియు సాంప్రదాయాల గురించి ప్రపంచానికి తెలియజేయవచ్చు తెలుగు భాషను ప్రసారం చేయడం ద్వారా మేము తెలుగువారి సాంస్కృతిక వారసత్వాన్ని మెరుగుపరచడానికి మరియు తెలుగువారి సాంస్కృతి మరియు సాంప్రదాయాల గురించి ప్రపంచంలో ప్రజలకు తెలియజేయడానికి సహాయపడుతుంది తెలుగు భాషను సంరక్షించడానికి మరియు ప్రసారం చేయడానికి మనం కలిసి పనిచేయాలి మనం తెలుగు భాషను నేర్చుకోవాలి మనం తెలుగు భాషలోనే మాట్లాడాలి మరియు మనం తెలుగు భాషలో రాయాలి